చలన చిత్రాలలో నేపథ్య గానంకంటే భక్తి సంగీతాన్ని ఇష్టపడే గాయకులు మంగ్లీ ఎస్పి శైలజా పీ సుశీలా జానకీ వాణి జయరామ్ సుధా రఘునాథన్ అనురాధ శ్రీరామ్ కౌసల్య